హలో చెప్పండి ఆ అవునవును చెప్పండి చెప్పండి ఏంటి విషయం ఏమైంది ఓకే ఓకే అవునా ఓకే సరే సరే మీరు వచ్చి రా స స్టేషన్లో వచ్చి కంప్లైంట్ రాసిచ్చేసి వెళ్ళండి నేనొచ్చేసి అక్కడన్నీ సీసీ టీవీ కెమెరా ఉందా అక్కడ అయితే ఉందరా నాగరత్నం ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే నేను చూస్కుంటాను నేను తెచ్చెసుకుని మళ్ళీ మీకు ఇన్ ఇన్మ ఇన్ఫర్మేషన్ ఇస్తానులెండి ఓకేనా ఓకే చెప్పండి మీ మీపేరేమి ఓకే ఏ ఊరు మీది ఓకే ఏ ఊరు మీది ఓకే అడ్రస్సు డోర్ నెంబర్ ఓకే అర్దమౌతుంది ఓకే ఓకే ఓకే మ మా బైక్ నెంబర్ బైక్ నెంబర్ ఏపీ డబల్ ఫోర్ ఓకే ఓకే ఓకేనండి ఓకే ఓకే టూ డేస్లో మీకు ఇన్ఫర్మేషన్ నేను నేను పంపిస్తాను ఓకేనా ఓకే ఓకే ఓకే పర్లేదు ఓకే చేస్తాను ఓకే అండి చేస్తానండి ఓకే అండి నాపేరు ఎస్ రా ఎస్ రాఘవ ఓకే